నా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను అవి ఏమిటంటే ఆర్థిక సవాళ్లు నాకు ఒక చిన్న కుటుంబం ఉంది మేము చాలా పేదవాళ్లం నా తల్లిదండ్రులు రైతులు వారు చాలా కష్టపడి పనిచేస్తారు కానీ మాకు చాలా కష్టంగా ఉంటుంది విద్యా సవాళ్ళు మా గ్రామంలో ఒక మంచి పాఠశాల లేదు నేను చదువుకోవడం కోసం చాలా దూరం ప్రయాణించాలి ఆరోగ్య సవాళ్లు మాకు చాలా మంచి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లేదు మాకు ఏదైనా అనారోగ్యం వస్తే మేము చాలా కష్టపడాలి ఈ సవాళ్లను అధిగమించడానికి నేను చాలా కష్టపడ్డాను నేను నా చదువులో కష్టపడి పని చేశాను తద్వారా నాకు ఒక మంచి ఉద్యోగం లభిస్తుంది నేను నా కుటుంబాన్ని ఆర్థికంగా బలపరిచాను నేను మా గ్రామంలో ఒక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడానికి నా వంతు కృషి చేశాను ఈ సవాళ్లను అధిగమించడం చాలా కష్టంగా ఉంది కానీ అవి నాకు చాలా నేర్పాయి నేను ఒక బలమైన వ్యక్తి అయ్యాను నేను ఏ సవాళ్లను ఎదుర్కోవచ్చునో నేను నేర్చుకున్నాను నా జీవితంలో సవాళ్లను అధిగమించడానికి కొన్ని పద్ధతులు పాటిస్తాను అవి ఏమిటంటే కష్టపడాలి సవాళ్లను అధిగమించడానికి కష్టపడటం చాలా ముఖ్యం మీరు కష్టపడి పనిచేస్తే మనం ఏదైనా సాధించగలం నమ్మకం ఉండాలి మనం సాధించగలమని నమ్మి మనం మన సొంత సామర్ధ్యాలపై నమ్మకం ఉంచుకుంటే ఏదైనా సాధించగలం సహాయం కోరండి మీకు సహాయం అవసరమైతే అది అడగడానికి సిగ్గుపడకండి మీకు సహాయం చేయడానికి చాలామంది ఉన్నారు జీవితంలో సవాళ్లు ఎదుర్కోవడం చాలా సహజం వాటిని అధిగమించడం ద్వారా మనం ఒక బలమైన వ్యక్తిగా మారతాము